పన్నెండు వేల ఐదు వందల ఇరవై రెండు పంతొమ్మిది వేల మూడు వందల రెండు ఇరవై ఒక్కటి యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఒక్కటి నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై నాలుగు యాభై ఐద్ యాభై ఐదు వేల ఐదు వందల యాబై ఐదు